కబడ్డీ ఆడిన కబడ్డీ ఆడితే మాకు మనసు బాగా శక్తి ఉంటుంది బాగా మొత్తం మీద మొత్త మొత్తం మీద మ బాగా బిర్రుగా ఉంటాము అని మేము కబడ్డీ ఆడతాము కబడ్డీలో ఎంత పంద్యాలు గెలుస్తారో అది అంత మీకి మాకు తెలుసు మేము ఎన్నో మంది కబడ్డీలు ఆడినారు మేము ఊరి ఊరికి పోయి కబడ్డీలు ఆడినాము మేము అన్ని గెల్చి వచ్చినాము గెల్చుకొని వచ్చినాము అవును దీని మీద మాకు ఎంత ఉపయోగ పడుతుందని మాకు తెలుసు కబడ్డీ కబడ్డీ కానీ ఏది వాలీబాల్ కానీ ఏదో పంద్యాలు ఏది ఉన్నా మేము అన్నింట్లో మేము ముందుగానే ఉంటాము బాగా ఆడతాము ప్రైజ్లు తెస్తాము ప్రైజ్లు తెచ్చినాక మేము ఎప్పుడు ఆడితే మాకు మొత్తం ఒళ్ళంతా బాగానే ఉంటుంది బాగా బిగిత్తరుగా బాగా ఉంటాము అని చెప్పి దాన్ని ఆడుకుంటా ఉంటాము మేము మొత్తం మీద మాకు తెలివి బాగా ఉంటుంది మనసులో ఎంత కష్టమున్నా కానీ మేమ్ కబడ్డీ మాత్రం నిలుపము వాలీబాల్ ఇదంతా కూడా మేమంతా ఆడుతాము అంతా ఆడినాక మేము ప్రైజ్లు మాకు ప్రైజ్లు ఇస్తారు ప్రైజ్లు తీసుకపోతే ప్రైజ్లు తీసి తీసుకుందుము మాకు ఎలాంటి ఆటకు ఇబ్బంది ఇరుకు లేదు మేము మొదటి నుంచి ఇదే ప ఇదే పని మాకు బళ్ళో చదువుకుందుము వదిల లేక అట్లే కబడ్డీకి పోతాము అట్లే ఏవో ఆటలంతా ఆడుకుంటాము ఆడినాక మొత్తం మీద మేము పోయి ఇంట్లో చేరేడానికి ఇంట్లో వాళ్ళు ఏమి ఎప్పుడు వస్తావు అని చెప్తే కూడా మేము దానికి బదులు చెప్పము ఈ ఆటలు పాటలు మాకెంతో ఉంటుంది మేమెంతో చేసుకొని వస్తాము అదంతా మీరు అడుగుతుంటే బాగుండదు అనే చెప్పు కుంటాము మేము ఎంత కబడ్డీ ఆడతామో ఒళ్ళు అంత ఉ ప్రొత్సహంగా ఉంటుంది అంత బిగుసుగా ఉంటుందనే దాని మీదనే మాకు కలవరం దాన్ని మేము ఆడుకుంటాము దాన్ని మేము చేసుకుంటాము స్కూల్లో చదివి వదిలినంక అక్కడికి పోతాము సో అయితే జనవరిలో మేము దాన్ని మేము అందర్నీ ఏడుగురు లు పే పేరు ఎత్తాం పేరు ఎత్తుకొని ఏడుగురం మేము గెల్చుకోని వస్తాము ఇదిగో కృష్ణ సముద్రం లో కానీ హరికేన్ లో కానీ కింద కృష్ణ సముద్రం పైన కృష్ణ సముద్రం ఆయార్కంటి మొత్తం మేము పోయి ఆడి ప్రైజ్లు తీసుకొని వస్తాము మాకు ఎంతో సర్వీస్ అయిపోయింది కబడ్డీ ఆడే దానికి బాగా ఆడేదానికి సర్వీస్లో అంత సర్వీస్ ఉన్నాము ఆడి ప్రైజ్లు ప్రైజ్లు తీసుకొని వచ్చి పెట్టుకుంటాము ఇప్పుడు మేము ఆడతానే ఉంటాం జనవరికి వదిలితే ఆడతానే ఉంటాం ఇప్పుడు వయసైయ్యింది కాబట్టి అంత కబడ్డీకి పోయేది లేదు దు జనవరికి క్రిస్మస్కు వదులుతారీడ దాన్ని తెలుసుకొని మా వయసులో ఉండే వాళ్ళంతా మేము నిలుచుకుంటాము మేము ఆడతాము మేము ఆడి మేమే పోటీ చేసుకొని మేమే పంద్యాలు చేసుకొని మేమే ఎవరు గెలిచిన మేమే తీసుకుంటాము తీసుకొని మా పనులు మేము చేసుకుంటాము మాకు ఎన్ని తగదాలు ఉన్నా కానీ కబడ్డీ మాత్రం నిలుపము బాల్ ఆడే వాళ్ళు కొంత మంది ఆడతా ఉంటారు మేము కబడ్డీ ఆడే వాళ్ళం మేము కొంచం ముందే ఆడతా ఉంటాం ఈ మాదిరిగా ఆడేది పట్టేది ఇదంతా మాకు తెలుసు మేమే ఆడుకుంటాము మేమే అంత ఎంతో కష్టపడి ఎంతో ఇది పడి మేము ఆడతాము మాది మాకే తెలుసు కానీ ఇంకా ఎవరికీ తెలీదు అది మాకంత సులభం ఆడాలంటే అంత సులభం అంత ఇదిగా మేము ఆడుకుంటాము